నేను చిత్రాలను గీయడం నా భావోద్వేగాలను ఊహలను వ్యక్తీకరించేందుకు ఉపయోగిస్తాను సహజ దృశ్యాలు జీవ జంతువులు మరియు సృజనాత్మకమైన కల్పిత పాత్రలను గీయడం నాకు ఇష్టం ప్రకృతి అందాలను భావోద్వేగాలను ప్రతిబింబించే చిత్రాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి కొన్నిసార్లు కథలు భావాలు లేదా సంగీతం నా చిత్రాలకు ప్రేరణ ఇస్తాయి ప్రతి చిత్రం వెనుక ఒక కథ ఉంటుంది అది చూపించడానికే నా ప్రయత్నం